నాకు పూల్లో ఈత కొట్టడం అంటే ఇష్టము ఎందుకంటే ఆ పూల్లో నీరు ఒకే దగ్గర ఉంటుంది కానీ మనము బీచ్ లేదా సరస్సులో ఈత కొట్టినప్పుడు నీటి ప్రవాహం అనేది ఒకవైపు ఉంటుంది మరియు మనల్ని ఆ ప్రవాహాం ఎటు వైపు ఉంటే ఆటువైపు మనల్ని తీసుకు వెళ్ళిపోతుంది అందుకని అక్కడ ఈత కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం పూల్లో ఈత కొడితే అక్కడ నీటు నీరు ఒకే ఒకే స్థిరమైన ప్రదేశంలో ఉంటాయి నీటిలో ఎలాంటి కదలిక ఉండదు కాబట్టి పూల్లో ఈత కొట్టడం అనేది చాలా సులువుగా ఉంటుంది మరియు నేను ఈత కొట్టేందుకు మా ఊరి దగ్గర ఉన్న బావిలోకి వెళ్తాను ఎందుకు అనగా బావిలో నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఆ బావిలో నీరు ప్రవహించకుండా ఒక స్థిరమైన ప్రదేశంలో ఉంటుంది అలాంటి బావులు మా ప్రదేశాలలో మా చుట్టు ప్రక్కల చాలా ఉన్నాయి అలాంటిది అలాంటివి రెండు మూడు బావులు ఉన్నాయి అందులో ఒకటి చాలా పెద్దగా ఉంటుంది అందులో నేను ఎక్కువగా ఈత కొట్టడానికి ఇష్టపడతాను ఈత కొట్టడం వల్ల శరీరానికి చాలా మంచిది మరియు ఆరోగ్యం చాలా ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఈత డై ఇలా రోజూకి పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట ఈత కొట్టడం వల్ల మనకు మన శరీరం చాలా దృడంగా మారుతుంది మరియు ఇది మన రక్షణ కోసం ఎప్పుడైనా వర్షం పడి వరదలు అలాంటి సమయాలలో మనల్ని మనం రక్షించుకోడానికి ఈ ఈత అనేది చాలా ఉపయోగపడుతుంది మరియు ఈతని కూడ ఒక క్రీడలాగా ప్రోత్సాహిస్తారు మరియు అంతర్జాతీయ పోటీలు ఒలంపిక్స్ లాంటి పోటీలలో ఈతని చాలా ప్రత్యేకంగా చూస్తారు ఈత నేర్చుకోవడం వల్ల మనము క్రీడలలో పాల్గొనవచ్చు మరియు మనకు తెలిసిన కళలాగా దీన్నీ దీన్నీ మనల్ని మనల్ని మన పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తే మనం ఇందులోనే చాలా ఘనత సంపాదించవచ్చు ఈత కొట్టడం అనేది చాలా కఠినమైన విద్య నేర్చుకోవడానికి చాలా శ్రమ మరియు ఓపిక కావాలి ఈత నేర్చుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు ఆరు నెలలలో నేను ఈతని నేర్చుకున్నాను నాకు మా నాన్నగారు ఈత నేర్పించారు ఈత నేర్చుకునేటప్పుడు నాకు మొదలు పెట్టినప్పుడు మొదట్లో నాకు చాలా భయం వేసేది నీరు అంటే చాలాసార్లు నీటిలో మునిగిపోయాను అయినా కానీ ఈత నేర్చుకోవాలి అనే ఒక ధృఢ సంకల్పంతో నేను ఈత నేర్చుకునే వరకు ఆగలేదు ఇప్పుడు నేను సరస్సులో అయినా బీచ్లో అయినా పూల్లో అయినా ఎక్కడైనా నేను ఈత కొట్టగలను కానీ బావిలో ఉన్న నీరు చాలా స్వచ్ఛమైనది మరియు మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అలాంటి బావిలో ఈత కొట్టడం వల్ల మరియు ఈత వల్ల మన శరీరం చాలా ధృఢంగా మారుతుంది మరియు మనకి ఎంతో శక్తిని ఇస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు కనీసం ఒక గంట అయినా ఈత కొట్టాలి ఈతని ఒక క్రీడలాగా ఒక ఆత్మ రక్షణ కవచంలాగా మరియు ఒక కళలాగా ఒక క్రీడలాగా చాలా రకాలుగా ఈత మనకి ఉపయోగపడుతుంది ఒకానొక సమయంలో మనము నదిలో కొట్టుకుపోయినా వరదల వల్ల మనము ఉండే ప్రదేశంలో నీటిమట్టం ఎక్కువైనా కానీ మనం ఈత ఈత వల్ల బతికి బతకచ్చు అదే కాకుండా మనం మన ప్రాణలను కాకుండా ఇతర ప్రాణలను కూడ రక్షించవచ్చు ఇవి ఈత వల్ల ఉన్న ఉపయోగాలు ఇవే కాకుండా ఈత వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కొంతమంది ఈతని నేర్పి డబ్బు ఖర్చు చేసి మరీ ఈత నేర్చుకుంటున్నారు మన జీవితంలో ఈత ఈత నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన కా కావాల్సింది మనకి అందుకని ఈత నేర్చుకున్న నేను నాకు వచ్చిన కళని నేను ఇతరులకి నేర్పించడానికి ఇష్టపడతాను నా దగ్గరకు వచ్చి ఎవరైనా సరే ఈత నేర్పించు అని నన్ను అడిగితే నేను చాలామందికి ఇప్పటివరకు అలా ఈత నేర్పించాను తనని మనం ఈ కళ నేర్చుకోవడం వల్ల మనల్ని మనమే కాకుండా ఇతరులని కూడ రక్షించవచ్చు